హలో హోటల్ మేనేజరా మాట్లాడేది ఇది ఎం హోటల్ ఇది ఇక్కడ నీళ్ళు వస్త లేవు ఏమి వస్త లేవు మాది ఇక్కడ సెకండ్ ఫ్లోరు రూమ్ నెంబర్ నైన్టీన్ సెకెండ్ ఫ్లోర్ రూమ్ నంబరు నైన్టీన్ ఇందులో ఇందులో నీళ్ళు వస్తలేవు అవి లైట్ బల్బు ఇలా గ్లో అయి గ్లో అయి వస్తోంది ఏదో లో వోల్టేజ్ వచ్చినట్టు నా వైఫై ప్రాబ్లెం ఉన్నాది

మ్మ్ వైఫై నిన్న నైట్ నుండి మళ్ళీ క్లీనింగ్కి ఎవరినైన్నా పంపిస్తారండి మీరు కొంచెం ఇక్కడ రూము కొంచెం క్లీన్ చేయాలి కొంచమంటే ఎంతా రెండు రోజలా మూడు రోజులా టూ డేసా ఓకే ఓకే ఇలా ఇది సేమ్ ఫ్లోర్లో ఇలా ఏమైనా కామన్ బాత్రూమ్ ఉంటుందాండి అందరు ఇలా అటాచెడ్ బాత్రూమ్ కాకుండా రూమ్లో ఓకే అందులో అందులో ఉంటాయి కదా వాటర్ వస్తాయి కదా ఓకే అండి గీజర్ గీజర్ కూడా పనిచేస్తుందా దాన్లో ఓకే ఓకే అది ఎలక్ట్రిసిటీ కూడా దానితో పాటు ప్లంబర్ ఎలక్ట్రిక్ అది ఆ క్లినింగ్కి కొంచెం తొందరగా పంపండి ఓకే ఓకే ఓకే ఓకే అండి అంతే అంతే అండి

థ్యాంక్యూ